లైబ్రరీలో పనిచేసే వారేనా ఆ రోజు లైబ్రరీ కనుపర్తి వరలక్ష్మ గారి బుక్స్ ఏమైనా ఉన్నానండి అది కావాలండి ఒక సెవన్ బుక్స్ నేను ఎప్పుడైయే వాడతాను అది లేటెస్ట్ మోడల్ వచ్చింది కదా అది కావాలి నాకు అందుకనే అది కావాలి ఆ బుక్స్ ఏ కావాలి అ ఇప్పుడు లేవా మళ్ళీ ఇంకెప్పుడు రావాలంటే ఎప్పుడు టైం ఏమైనా పడుతుందా ఎంత టైం పడుతుందండి ట్వంటీ డేసా లేటెస్ట్ మోడల్స్ కదా చూడండి అయితే ఆ ట్వంటీ డేస్ తర్వాత ఫోన్ చేస్తున్నా ఆ బుక్సే కావాలి నాకు దాని గురించే సరే కనుక్కో మీకు గుర్తుంది కదండి కనపర్తి వరలక్ష్మి బుక్ సరే సరే